నేను ఒక రవాణా ఏజెన్సీకి తరచుగా ప్రయాణించే వినియోగదారుల్ని మా స్నేహితులు కుటుంబంతో ట్రిప్పు కోసం ట్యాక్సీ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఏజెన్సీకి నాకు వెళ్ళడానికి ఫ్యామిలీతో పాటు వెళ్ళడానికి ఆ వెహికల్కి ఎంత ఛార్జ్ ఉంటుంది నాకు ఎక్కువ ఛార్జ్ వద్దూ నాకు నేను చేసే పనిని బట్టి నాకు కొంచెం అమౌంట్ని తగ్గిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రతీదీ రోజు అదే మార్గంలోని వెళుతూ వస్తూ ఉంటాను నేను వినియోగదారుల్ని కాబట్టి దయచేసి నాకు కుటుంబంతో స్నేహితులతో వెళ్ళే ట్రిప్కి నాకు తక్కువ ఛార్జ్ చేయాలని కోరుకుంటున్నాను